నమస్కారం ఒక అరగంట క్రితం నేను మీ రెస్టారెంట్ నుండి కొన్ని ఐటమ్స్ ఆర్డర్ పెట్టుకున్నాను అయితే నేనొక తప్పు చేశాను నాకు కావలసిన పదార్థాలను ఆర్డర్ పెట్టే బదులు వేరే పదార్థాలను ఆర్డర్ పెట్టాను కాబట్టి నేను వాటిని మార్చుకోవాలనుకుంటున్నాను మీకు వీలైతే నేను పెట్టిన వస్తువుని కాక మరలా ఇప్పుడు నేను పెట్టాలనుకుంటున్న వస్తువును మీకు చెప్తాను తిరిగి అది నాకు తీసుకురండి లేదు అంటే వీలుకాకపోతే నా డబ్బులని నాకు తిరిగి వెనక్కి ఇచ్చేయమని అనుకుంటున్నాను అయితే నేను పెట్టాలనుకున్నది సాంబార్ ఇడ్లీ కానీ నేను మీకు పెట్టింది పూరీ కాబట్టి నేను అది మార్చుకోవాలి అనుకుంటున్నాను వీలైతే మీరు దాన్ని మార్చి తీసుకురండి లేదు అంటే నా డబ్బులని నాకు వెనక్కి తిరిగి ఇచ్చేయండి